సృయ సృజనాత్మకత రిస్క్ అనేది ఒక క్రొత్తగ లేదా విభిన్నంగా ఆరో ఆలోచించడానికి మరియు సంప్రదాయక ఆలోచనలు నుండి దూరంగా వెళ్ళడానికి ఒక వ్యక్తి తీసుకునే ఒక కార్యాచరణ ఇది కొత్త పరిష్కారం కనుగోడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి ఒక మంచి మార్గంగా కావచ్చు అయితే ఇది విఫలం అవ్వడానికి లేదా విమర్శకులు గురయ్యే ప్రమాదాలు చాలావరకు కలిగుంటుంది సృజనాత్మతకత రిస్కులను తీసుకోవడం ఈ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు రెండు ఉన్నాయి ప్రయోజనాలలో కొత్త పలిష్కాలం కనుగోడానికి మరియు నమస్కారాలు సమస్యలను పరిక్షించడానికి సమర్గత మరియు మరింత సృజనాత్మతకత మరియు ఆవిష్కరణలో ఉండడానికి మార్గాలు ఉన్నాయి నష్టాలలో అవడానికి లేదా విమర్శకులు గురయ్యే ప్రమాదాలు మరియు మీ లక్ష్యాలను చేరుకోడానికి ఎక్కువగా అవకాశలుంటాయి సృజనాత్మతకత రిస్కులను తీసుకోవడం యొక్క సమర్దతను ప్రయోజనాలను మరియు నష్టాలను గురించి స్పష్టంగా ముఖ్యంగా మరియు మీరు ఎదైనా సృజనాత్మకత రిస్క్ తీసుకోడానికి భావిస్తే మీరు దానిని తీసుకోడానికి ముందు మీరు దానిని బాగా పరిష్కరించాలి పరిశీలించాలి మరియు మీరు విఫలం అయితే ఏమి జరుగుతుందో ముందుగా తెలుసుకోవాలి